హలో హలో స్వాతి డాక్టరేనా అండి మ్యాడమ్ నాకు ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి లాస్టు టూ త్రీ డేస్ నుండి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నీరసంగా ఫుడ్ అవాయిడ్ చేస్తన్నాను నీరసంగా ఉంటుంది బాడీ పెయిన్సు హెడేకు బాగా వస్తుంది ఏమి తినాలి అనిపించట్లేదు తిన్నది కూడా బయటికి వామిటింగ్ అయిపోతుంది అసలేం అర్థం కావట్లే బాగా టైడ్ అయి నీరసంగా అయిపోతున్నాను మ్యామ్ లేదండీ

అంతేనండీ లేదు లేదు

అలాగేండి

సరే మ్యాడమ్ త్యాంక్ యు ఓకేనా మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్